లైక్ ఇప్పుడు మనకి ఆర్థిక సమస్యలలో మనం ఎక్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన గవర్నమెంటు విషయాలేంటీ అంటే లైక్ మ్యూచ్యువల్ ఫండ్స్ కానీ ఇట్లా స్టాక్ మార్కెట్స్ కానీ ఇలా ఇలాంటి వాటిల్లో కొంచెం కీలకమైన పాత్రని పోషించాలని నేననుకుంటున్నాను ఇప్పుడు గవర్నమెంటు బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఇలా కొన్ని బ్యాంక్స్ కూడా కొన్ని మ్యూటువల్ ఫండ్స్ అని చెప్పి ఫండ్ మనతో చేయించి వాటిని స్టాక్స్లల్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు అలాంటి వాటిలల్లో కొంచెం మనకి ఏ టైప్ ఆఫ్ దానిలో పెట్టుకుంటే బెస్ట్ ఉంటుంది వాళ్ళు సజెస్ట్ చేసేటి చేసేవి కానీ మనకు అమౌంటు కట్ అవ్వడం కానీ ఇలా ఇలాంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరముంటుంది